నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాను అక్కడ నేను చూసిన ఒక చిన్న గ్రామం అది అది నా మొదటి పర్యాటన అక్కడ బస్సులు చాలా తక్కువగా మరియు చాలా సమీపంగా తక్కువగా ఉంటాయి ఉదయం వచ్చిన బస్సులు తిరిగి మళ్ళీ సాయంత్రం మాత్రమే వస్తుంది అక్కడ రోడ్డులన్నీ కూడా మట్టితో నిండి ఉన్నాయి అక్కడ చాలా ఆవులు మరియు చిన్న శాఖాహార జీవులు ఉన్నాయి వాటిని చూసి నా కుటుంబ సభ్యుల్లో నా చెల్లెలు వాటికి ఆహారం పెట్టారు నా కుటుంబ సభ్యులతో కలిసి ఊరినంతటిని మేము సందర్శిస్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి అక్కడ మంచం పై కూర్చుని ఉక్కు త్రాగుతున్నారు అక్కడే చిన్నపిల్లవాళ్ళు ఆడుకుంటున్నారు ఆ గ్రామం చాలా చిందరవందరగా ఉంది నన్ను అక్కడ నుంచి గ్రామస్తుడు దగ్గరకు తీసుకు వెళ్ళమని నేను అతడిని అడిగాను మంచి దుస్తులు ధరించి ఒక వ్యక్తి నాకు కనిపించారు ఆ గ్రామం కోసం నాకు చాలా విషయాలు చెప్పారు అది విని నేను మంచిగా స్థిరపడిన తర్వాత ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయాలని నాకు అనిపించింది అక్కడ మంచిగా రోడ్లు వేయాలని మంచిగా వాటర్ పెట్టించాలని నాకు అనిపించింది